నా పేరు లక్ష్మి నా వయసు నలభై ఎనిమిది సంవత్సరాలు నాకు ఒక పాప ఒక బాబు నేను హౌస్ వైఫ్ని నేను ఇంటి పనులు ఇంట్లో పనులు వంట చేయడం కానీ ఇంట్లో పనులతో సరిపోతుంది మా పాప్ మా పాప ఐదవ తరగతి చదువుతుంది మా బాబు ఏడవ తరగతి చదువుతున్నాడు నాకు పిల్లలతో మా ఇంట్లో పనులతో సరిపోతుంది నేను ఖాళీ సమయాలలో కొత్త కొత్త వంటలను ప్రయత్నిస్తు ఉంటాను అలాగే ఇంటిని శుభ్ర పరుచుకుంటు ఇంట్లో పనులను చేస్తు కాస్త ఖాళీ సమయం ఉంటే ఫోన్ చూస్తు ఉంటాను అలాగే ఎక్కువగా ఇంటిని ఇంట్లో గార్డెనింగ్ చేయడానికి ఇష్టపడతాను